హలో ట్రావెల్ ఏజెం ఏజెన్సీ అండి మీకే ఏ విధంగా సహాయపడగలం

మీరు సోలో మీరు సోలో ట్రావెలర్ అంటున్నారు కాబట్టి మీకు కారు అరేంజ్ చేయడం జరుగుద్దండి మీకు ఓకేనా అయితే మీకు డ్రైవర్ని అపాయింట్ చేస్తామండి కారులో ఇక్కడి నుంచి మీరు తిరుపతి వెళ్తే ఒక టెన్ థౌజండ్ అవుతదండి ఇంకా డ్రైవర్కి మీ రోజువారి బేట మీరే ఇచ్చుకోవాలి మేము వచ్చి పంపించిన తర్వాత మీరు ఎక్కడ కావాలంటే మీకు మధ్యలో ఎప్పుడన్నా ఎక్కడన్నా కావాలంటే టాయిలెట్కు అయినా ఫుడ్కు అయి నా దేనికైనా మేము ఆపడం జరుగుతుంది ఫుడ్ అంతా మీ మీరే చూసుకోవాలండి ట కారులో మాత్రం మేము తిరు తిరుపతి దాకా తీసుకెళ్ళి అక్కడ కార్ స్టాండ్ దాకా వస్తామండి తర్వాత మీరు చూసుకోవాలి మళ్ళీ మీరు రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ మేము మిమ్మల్ని పికప్ చేసుకుంటాము మళ్ళీ రిటర్న్ తీసుకొస్తాము డ్రైవర్కు ఇంతన్ని బేట ఇస్తే సరిపోద్ది ఫుడ్ ఖర్చులు అవన్నీ మీవేనండి డ్రై మీ ఇష్టమండి అది మీ ఓపీనియను మీరు ఇవ్వవచ్చు మీ ఇష్టం రోజుకు వంద అట్లా ఇవ్వండి రోజులు బట్టి రెండు మూడు రోజులు అయితే కనుక కొంచెం ఛార్జెస్ పెరుగుతుంది వెళ్ళ వెళ్ళటానికి అప్ అండ్ డౌను టెన్ టెన్ ట్వంటీ థౌసండ్ అండి అది మీరు మళ్ళీ ప్రత్యేకంగా చేసుకోవాలండి ప్యాకేజీ అదైతే పాసులో అయితే మాకు కుదరదు ఇ కావాలంటే మీకు అట్లా కావాలంటే అక్కడ మాకు కావాల్సిన ఏజెంట్ ఉన్నారు కావాలంటే ఏర్పాటు చేస్తాం దానికి మీరు మీరు విఐపి పాసు కావాల విఐపీ దర్శనం కావాలనుకుంటే ఒకలాగ అండి ఆర్జిత సేవ ఏదైనా కావాలి అనుకుంటే ఒకలాగండి

విఐపిది ఫైవ్ థౌసండ్ అవుతుంది అండి

మామూలు దర్శనం త్రీ హండ్రెడ్ దర్శనం చేసుకోవటమేనండి సర్వ దర్శనం అంటే మీకు ఆ బగా అక్కడ లేట్ అయిపోద్ది వెయిటింగ్ ఛార్జస్ పడతాయండి ట్రావెలర్స్లో

ఓకే ఓకేనండి థ్యాంక్ యూ అండి